చెప్పండి సార్ ఓ నమస్తే అండి నా పేరు గౌతమ్ అండి నేను ఇక్కడ మహబూబాబాద్లో గాయత్రి కన్సల్టెన్సీ అండి నాది చెప్పండి సార్ మీకు ఎక్కడ ల్యాండ్ కావాలి ఏ విధమైన ల్యాండ్ కావాలి సో మీకు అర్బన్ అర్బన్ ఏరియాలో కావాలా సార్ లేకపోతే రూరల్ ఏరియాలో కావాలా అర్బన్ ఏరియాలో కావాలి సార్ అందాకగా అంటే మెయిన్ సిటీలోనే కావాల్నా లేకపోతే కొంచెం దూరంలో ఉన్నా పర్లేదా సార్ సిటీలో కూడా ఏంటంటే మనకు టూ టైప్స్ ల్యాండ్స్ దొరుకుతాయి సిటీలో కూడా ఒకటి ఏంటిదంటే కాస్త కొంచెం లోపటికి దొరుకుతది ఒకటి ఏంటంటే మరీ మెయిన్ రోడ్ మీదకి కూడా ఉన్నాయి ల్యాండ్స్ ఒక నాలుగైదు ల్యాండ్స్ కూడా ఉన్నాయి సార్ మీకు ఏ విధంగా కావాల మెయిన్ రోడ్డు మీద కావాల్నా లేకపోతే లోపటికి ఏమైనా కావాల్నా లోపట అయితే కొంచెం బెటర్గా తక్కువగా దొరుకుతుందండి సార్ మెయిన్ రోడ్ మీదంటే కొంచెం కాస్ట్లీగా దొరుకుతుంది సార్ యాక్చువల్గా ఏంటిదంటే మనకు మెయిన్ రోడ్డు మీద కూడా టూ టైప్స్ ల్యాండ్స్ ఉన్నాయి సార్ ఒకటి మీకు ఏందంటే లీజు కోసం కావాలంటే లీజు కోసం ల్యాండ్స్ ఉన్నాయి లేదు కొనుక్కోడాని కోసం కావాలంటే కొనుక్కోడానికైతే కూడా ల్యాండ్స్ అవైలబుల్గా ఉన్నాయి సార్ మీకు ఏ విధంగా కావాలి సార్ యాక్చువల్లీ ఏంటిదంటే సార్ లీజులో అనుకోండి మెయిన్ ఏరియాస్కి నాన్ డామినెంట్ ఏరియాస్ నాన్ డామినెంట్ ఏరియాస్ అని చెప్పేసి రెండు డివైడ్గా ఉన్నాయి సార్ ఇప్పుడు డామినెంట్ ఏరియాస్ అనుకోండి మార్కెట్ ఏరియాస్ కానీయండి బస్ స్టాండ్ ఏరియాస్ కానీయండి లేకపోతే టవర్ సర్కిల్ ఏరియాస్ కానీయండి విధంగా ఏరియాస్లల్లో లీజుకొచ్చిన ల్యాండ్ ఉంటుంది సార్ టూ టైప్స్ టూ ల్యాండ్స్ ఉన్నాయి సార్ నాకు తెలిసినవైతే మార్కెట్ ఏరియాలో ఒక ల్యాండ్ ఉంది అప్రాక్సిమేట్లీ ఏంటిదంటే ఎయిటీ ఇంటూ సిక్స్టీ సార్ ఎయిటీ మెయిన్ రోడ్కి ఉంటుంది సిక్స్టీ లోపటికి ఉంటుంది డెప్త్గా ఉంటుంది సో అట్లా అట్లా ఒక రెండు ల్యాండ్స్ ఉన్నాయి సార్ ఒకటేమో ఎయిటీ ఇంటూ సిక్స్టీ ఉంది ఒకటేమో ఫిఫ్టీ ఇంటూ సెవెంటీ ఉందండి సో మీరు ఏ విధంగా పెట్టుకుందాము అని అనుకుంటున్నారో చెప్తే అంటే ఏ ఏ బిసినెస్ పెడదామని అనుకుంటున్నారో చెప్తే ఆ విధంగా నేను లీజు కోసం అవైలబుల్ చేయగలుగుతాను లేదు కొనుక్కోవడాని కోసం కావాలి అంటే కొంచెం కాస్ట్లీ పడుతుంది గానీ మెయిన్ ఏరియాలోనే వేరే ఉన్నాయి సార్ ఇప్పుడు నేను చెప్పిన ల్యాండ్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ ల్యాండ్స్ ఉన్నాయి మెయిన్ సెంటర్ ఏరియాస్లో ఉన్నాయి టవర్ సర్కిల్ ఏరియాలో ఉంది సార్ అయితే అక్కడ ఏంటిదంటే రోడ్కి కొంచెం తక్కువగా ఉంటుంది డెప్త్ కొంచెం ఎక్కువగా ఉంటుంది రోడ్కి వచ్చేసి తర్టీ ఉంటుంది డెప్త్ వచ్చేసి నైంటీ దాకా ఉంటుంది సో మీకు ఏ విధంగా కావాలో చెప్తే నేను ఆ విధంగా మీకు అరేంజ్ చేసి ఇస్తాను అవునండి లేదండి లీజు కాదు కొనడాని కోసం కూడా రోడ్కే ఉంది కొనడాని కోసం కూడా రోడ్కే ఉంది సార్ పర్లేదు మీరు మహబూబాబాద్ ఐ మీన్ మీరు ఇక్కడే మహబూబాబాద్లోనే ఉంటారా సార్ అయితే ఒక పని చేయండి సార్ నాది టవర్ సర్కిల్లో టవర్ సర్కిల్లో గాయత్రి కన్సల్టెన్సీ అని పెట్టి షాప్ ఉంటుంది సార్ మీకు వీలైతే రేపు మార్నింగ్ ఒకసారి రాగలుగుతారా మీకు దగ్గరుండి మరీ చూపిస్తాను సార్ కాస్ట్ కూడా ఏముంటది ఏం కట్టాలి అని కూడా మీకు అక్కడే మాట్లాడిపిచ్చేస్తాను అయిపోతుంది సార్ మీకు కూడా చూసినట్టు ఉంటుంది ఫోన్లో చెప్పిన దానికంటే మీకు చూసినట్టు లైవ్లో చూసినట్టు కూడా ఉంటుంది ఏరియాలో మీరు పెట్టుకునే బిసినెస్ ఏదో మీరు క్లియర్గా అక్కడ నడుస్తుందా నడవదా అని కూడా మీరు చూసుకోగలుగుతారు సో ఆ విధంగా కూడా మీకు ఇది ఉంటుంది మీరు ఒక్కసారి రేపు మార్నింగ్ ఏ టైం ఏ టైంలో ఫ్రీగా ఉంటారు సార్ మీరు ఎనీ టైం రండి సార్ మీరు మార్నింగ్ రేపు మండేనే కాబట్టి మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి వస్తారా నైన్ ఓ క్లాక్ లోపు మీరు ఏ టైంలో వచ్చినా కూడా నేను ఖచ్చితంగా దగ్గర ఉంది మరీ మీకు చూపిస్తాను సార్ ల్యాండ్

సార్ మీకు తక్కువ రేటుకే సార్ నా దగ్గర ఉన్న ల్యాండ్స్ అన్నీ కూడా స్ట్రెయిట్ ల్యాండ్సే ఉన్నాయి క్రాసర్ ల్యాండ్స్ డెప్తు ల్యాండ్సు అంతే ఇంక ఏమీ లేవు ఎటువంటి కబ్జాలు లేని ల్యాండ్స్ ఉన్నాయి క్లియర్ ల్యాండ్సే ఉన్నాయి మీరు కొనేటప్పుడు గానీ లీజుకు తీసుకునేటప్పుడు గానీ అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే మీరు ఇవ్వండి నాకెటువంటి అడ్వాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఏం లేదు మీరు అన్నీ క్లియర్ మీరు కొనడానికి మీకు రేటు నచ్చింది అంటనే నాకు అప్పుడు ఇవ్వండి అడ్వాన్స్ అంతవరకు మిమ్మల్ని అడ్వాన్స్ కూడా అడగను అన్నీ మీకు ఇస్తాను సార్ ఎల్ఆర్ఎస్ ఇస్తాను తరువాత మీకు బోడర్స్ అన్నీ కూడా వేసిస్తాను మీకు కావాలంటే మీకు కావాలంటే ఆ బోడర్స్కి గోడ కూడా మొత్తం కట్టించి ఇవ్వండి నాకు వేరే సర్వే రిపోర్ట్స్ ఇస్తాను గోడ కూడా కట్టించి ఇవ్వండి నాకు మ ళ్ళా పక్కనోళ్ళతో ప్రాబ్లం రాకుండా ఉండలాంటే ఆ గోడ కూడా నేను కట్టించి ఇస్తాను సార్ మీకు మీకు ఎటువంటి మీకు ల్యాండ్ నచ్చిందని చెప్పండి మీకు క్లియర్ కట్ ఏ ప్రాబ్లం లేకుండా రేపు పొద్దున కాదు కదా మీ పిల్లల దగ్గరికి గానీ మీ మనవడులా దగ్గరికి గానీ కూడా ఏ ప్రాబ్లమ్ రాకుండా చూసుకునే బాధ్యత నాది అంత క్లియర్ ల్యాండ్స్ మీకు ఇస్తాను సార్ సరేనా రేపు మార్నింగ్ ఒకసారి రేపు మార్నింగ్ ఒకసారి రండి మీకు విజిట్ చేపిస్తాను నేను చూడండి మీకు నచ్చితే మీరు ఎన్ని క్వషన్స్ అడిగినా ఎన్ని డౌట్స్ ఉన్నా కూడా అన్నీ నేను క్లియర్ చేస్తాను సార్ ఓకేనా సార్ అంటే సార్ ప్లేస్ ప్లేసుని ప్లేస్ ప్లేసుని బట్టి సార్ ఒక గంటసేపు సార్ మీ లైఫ్లో ఒక గంట నేను మిమ్మల్ని అడుగుతున్నాను రేటు మీకు వెంటనే మీకు చూపించిన తర్వాత రేటు మీకు చెప్తాను కదా ఓకేనా మీ లైఫ్ మీకు నచ్చితనే మీకు నచ్చితనే తీసుకోండి నేను చూపించిన ల్యాండ్స్ నాకంటే మీకు తక్కువ రేటుకు ఎవరైనా ఇస్తాను అంటే మీరు వెళ్ళి అక్కడే తీసుకోండి మిమ్మల్ని ఎటువంటి ఫోర్స్ నేను చెయ్యను ఎందుకంటే రేటు డిస్క్లోజ్ చేయకూడదని చెప్పేసి అంతే సార్ అట్లాంటి ఫోర్స్ ఏం లేదు సార్ అట్లాంటి ఫోర్స్ ఏదీ ఉండదు మీకు అటువంటి ఫోర్స్ ఏమైనా అనిపిస్తే యూ కెన్ లీవ్ ఇట్ మీరు అక్కడకక్కడే మీరు నన్ను వదిలేసి మీరెళ్ళిపోవచ్చు

సార్ ల్యాండ్ అనేది ల్యాండ్ అనేది జీవితం మొత్తం నడిచిన మనం పోయిన తర్వాత మన మనవాళ్ళకి పనికొచ్చేది సార్ అది అంత సులభంగా మిమ్మల్ని చేయము అంత సులభంగా మీరు కూడా ఈడికి రారు కంగారు పడకండి ఇవాళ సండే కాబట్టి నేను మీకు ఇప్పటివరకు చూపించలేక పోతున్నాను కానీ రేపు మార్నింగ్ మీరు రండి మీరు ఫ్యామిలీతో వస్తే నాకు ఇంకా హ్యాపీస్ ఎందుకు అంటే మేడంకి కూడా తెలిసిపోతుంది కనిపిస్తుంది మీతోడు మీకు తోడుగా ఇంకా ఎవరికైనా పెద్దవాళ్ళని ఎవరినైనా తీసుకొస్తానంటే తీసుకరాండి వాళ్ళకి కూడా తెలుస్తుంది కాస్ట్ నేను చెప్పిన కాస్ట్ కరక్ట్గా ఉందా లేదా డైరెక్ట్గా ఓనర్తో పాటే కుర్చోపెడతాను మీరే మీరు మీరు ఓనర్లు మాట్లాడేసుకోండి నేను పక్కన ఉంటాను నా బ్రోకర్ చార్జెస్ నా బ్రోకర్ చార్జెస్ ఇచ్చేసేయండి క్లియర్ అయిపోతుంది మీ మాటలకు మీ మాటలకి

ల్యాండ్ వ్యాల్యూని బట్టి రిజిస్ట్రేషన్ చార్జెస్ ఉంటాయి సార్ గవర్నమెంట్ లెక్క మీరు కొన్న లెక్కకాదు గవర్నమెంట్కి లెక్క గవర్నమెంట్ ఆ ల్యాండ్కి ఎంత వ్యాల్యూ ఉందో సైట్లో వెబ్సైట్లో ధరణి వెబ్సైట్లో గవర్నమెంట్ సార్ ల్యాండ్ వ్యాల్యూకి మీకు రిజిస్ట్రేషన్ పడుతుంది అందులో రిజిస్ట్రేషన్లో అవకతవకలంటూ ఏమీ ఉండవు కాకపోతే ఏంటంటే దగ్గరుండి అన్నీ రిజిస్ట్రేషన్స్ చేసిస్తాం కాబట్టి మేము రెండు వేలో మూడు వేలో మిమ్మల్ని అడుగుతాం ఆ రెండు వేలో మూడు వేలో మీరు మనశ్శాంతిగా మాకు ఇచ్చేస్తే ప్రశాంతంగా ఉంటుంది ఏ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మేము కూడా కడుపు నింపుకోవాలి సార్ అట్లా

సార్ నేను క్లియర్గానే మూడువేలే సార్ రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రేషన్ కోసం మూడువేలే కమిషన్ అడిగాను సార్ నేను నేను ఎక్కువ కూడా మిమ్మల్ని అడగలేదు మూడు వేలు ఇవాళ రేపు చాలా తక్కువ సార్ చెప్పాలంటే ఓకేనా సరే మీరు రేపు అయ్యో సార్ అడిగినా కూడా మీకు నచ్చితేనే ఇవ్వండి లేకపోతే లేదు దాంట్లో ఏముంది సార్ సరేనా రైట్ సార్ త్యాంక్ యూ సార్ త్యాంక్ యూ